నాకు నేను డిజిటల్ పెయింటింగ్ వేసాను కానీ నాకు డిజిటల్ పెయింటింగ్ కన్నా నేను నాకు నేను నాచురల్గా నేను బోర్డు మీద వేసుకునే పెయింటింగ్ అంటేనే ఆ నాకు ఇష్టం ఎందుకంటే అది నాకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండ్ నేను నేచర్ ఎంజాయ్ చేస్తూ వేయొచ్చు డిజిటల్ పెయింటింగ్ అలా కాదు ఏదో కంప్యూటర్ వేస్తుంది నేను వేయను కదా అది నేను సిస్టంలో మౌస్ కదుపుతాను అంతే అది నాకు ఆర్టిఫిషియల్గా అనిపిచ్చిది అదే నార్మల్ పెయింటింగ్ నేను వేసుకునే పెయింటింగ్ అయితే నాకు చాలా నాచురల్గా అనిపిచ్చిది నాకు చాలా ఇష్టం అది ఒక సాంప్రదాయంగా వస్తుంది అలా పెయింటింగ్ వేసుకొని రావడం ఇప్పుడు ఆది ఏకంగా డిజిటల్లో పడితే ఇంకా నాకు డిజిటల్ పెయింటింగ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు నాకు నేను నార్మల్గా నేను నా బోర్డు మీద నేను డ్రా చేసుకోవడం అంటేనే నాకు ఇష్టం నాకు డిఫరెన్సెస్ కూడా ఏంటంటే నాకు అది ఆర్టిఫిషియల్గా ఇది నాచురల్గా అనిపిచ్చిది ఇంకా ఇష్టంగా అనిపిచ్చిది వెయ్యాలి అనిపిచ్చిది నాకు నేను వేస్తున్నాను నేను ఇంత బాగా వేశాను అనే ఫీలింగ్ నాకు వస్తుంది అందుకే నాకు నేను వేసుకునే పెయింటింగ్ నాకు నేను బోర్డు మీద వేసుకునే పెయింటింగ్ అంటేనే ఇష్టం డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ ఓకే కానీ నాకు నేను బోర్డు మీద వేసుకునే పెయింటింగ్ అంటే ఇంకా ఇష్టం అంతే